నేను ఆన్లైన్ షాపింగ్లో ఆఫర్ వచ్చినందున నేను రన్నింగ్ షూ కొన్నాను ఇవి నాకు చాలా తక్కువ ధరకే వచ్చాయి అలాగే నేను ఇవి కొని చాలా రోజులు అయినాయి ఇవి తక్కువకి రావడం వల్ల నేను అంతగా మన్నవనుకున్నాను కానీ నాకు ఇప్పటి దాకా ఈ షూ అనేవి వచ్చాయి అలాగే ఇంకా చాలా బాగున్నాయి కూడా ఈ షూ నా కాలికి వేయగా అవి చాలా తేలికగా ఉండడం నాకు చాలా సంతోషంగా అనిపించింది నాకు ఎటువంటి బరువు లేకుండా కనీసం షూ తొడిగినట్టు కూడా లేవు ఇవి చాలా తక్కువ ధరతో వచ్చినాయి అలాగే చాలా తక్కువ వెయిట్తో నాకు ఇంతకాలం ఈ షూ అనేవి మన్నిన్నాయి ఇంకా మన్నుతాయని అనుకుంటాను ఆన్లైన్ షాపింగ్లో ఆఫర్లో మంచి ప్రొడక్ట్స్ అనేవి పెట్టారని అనుకున్నాను కానీ నాకు ఈ షూ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు అనిపించింది నాకు ఆన్లైన్ షాపింగ్లో కూడా మంచి ప్రొడక్ట్స్ అనేవి పెడతారు అలాగే అలాంటివి మనకి చాలా మెరుగవుతాయని నేను భావిస్తున్నాను ఇలాంటి షూ నాకు మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను